ఆటలను తమ కెరీర్గా భావించే ఎవరైనా మీకు తెలుసా తెలుసు ఎవరంటే ఎమ్ఎస్ ధోని విరాట్ కొహ్లీ వంటి వారు ఆటనే కెరీర్గా భావించేటటువంటి వ్యక్తులు బడులలో విద్యార్థులు ఆటలలో పాల్గొంటారు వాళ్ళు నిరంతరం ఆ ఆటలలోనే పాల్గొంటూ ఉంటారని మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకునే విధానంలో కూడా చూస్తూ ఉంటాం స్కూళ్లలో